అవునండి మీకు ఎలా సహాయపడగలను ఏమేమి కావాలండి మా దగ్గర చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ మటన్ పాయ నాన్వెజ్ ఐటెమ్స్ ఉన్నాయి వెజ్ ఐటెమ్స్ ఉన్నాయి మీకేమి కావాలండి అంటే ఎలా కావాలండి మీకు చికెన్ బిర్యానీ ఉంటుంది మటన్ బిర్యానీ ఉంది అండి మీకు ఏది కావాలి ఓకే ఎంత మందికి కావాలండి ఫంక్షన్ చేస్తున్నారా అండి ఏ రోజుకి కావాలండి డిసెంబర్ ట్వంటీత్కా అండి ఓకే పదిమందికి చికెన్ బిర్యానీ డిసెంబర్ ట్వంటిత్కి కావాలి సరే అండి నేను పంపిస్తాను థ్యాంక్స్ అండి అవత రెస్టారెంట్కి కాల్ చేసి మరి మీ థ్యాంక్ యూ అండి